మేము బుక్సు పుస్తకాలు సెకండ్ హ్యాండ్లో కొంటాము ఇక్కడ మాకు దగ్గరలో మచీలిపట్నంలో సెకండ్ హ్యాండ్ స్టోర్సు చాలా ఉన్నాయి మా బడ్జెట్టుకు తగ్గట్టు అక్కడ మాకు కావాల్సిన బుక్సు మా పిల్లలకు కామాకు కాని ఏదైనా అవసరమయితే అక్కడికెళ్ళి సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చుకుంటాము మాకు మా కూడా బడ్జెట్టు సరిపోయేదట్టు చూసుకుని మేము మచీలిపట్నం వెళ్ళి తీసుకొని వస్తాం